మేము ఇటీవల క్రొత్త అపార్ట్మెంట్లోకి మారాము అక్కడి వెళ్ళే ముందు మాకు క్రొత్త విద్యుత్ కనెక్షన్ కావాలి దానికోసం నేను కరెంట్ బిల్లు కొట్టే వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు ఆఫీసుకి వెళ్ళండి విద్యుత్ బోర్డ్ కార్యాలయం అనేది ఉంది అక్కడ ఆఫీసుకి వెళ్ళి వాళ్ళని అడగండి వాళ్ళని ఒకసారి కలవండి అని చెెప్పారు అక్కడ అక్కడ నాకు నా ప్రాబ్లమ్స్ అన్ని నేను అక్కడ చెప్పాను ఇట్లా మేము అపార్ట్మెంట్ మారాము వేరే దగ్గరికి క్రొత్త కనెక్షన్ తీసుకోవాలి అని చెప్పాను చెప్పి వాళ్ళకి నా క్రొత్త మేము క్రొత్త అపార్ట్మెంట్లోకి మారాము కదా అక్కడ అక్కడ అడ్రస్సు ఆ ఏరియా మేము ఎక్కడ ఉంటాము అన్ని వివరాలని అపార్ట్మెంట్ నెంబర్ అవి ఇవి అన్ని చెప్పాను చెప్పి వాళ్ళకి అన్ని వివరాలు సంప్రదించాము సంప్రదించిన తరువాత వాళ్ళు ఇంటికి మేము మేము వస్తాము మేము వచ్చి చూసి మీకు పాత కనెక్షన్ కట్ చేసి పాత దగ్గర కనెక్షన్ కట్ చేేసి మీకు ఎక్కడక్రొత్తగా షిఫ్ట్ అయ్యారో అక్కడ మీకు క్రొత్త కనెక్షన్ ఇస్తాము అని చెప్పారు